నమస్తే అండి ఇట్లా మేము మా ఇంట్లో పండగ ఉందని ఉగాది మీకు ఆర్డర్ ఇవ్వడానీకని కాల్ చేసాము మీ హోటల్లో ఏమైనా స్వీట్స్ తయారు చేస్తారాండి మాకు పూతరేకులు చేయగలరాా అండి మీరు పూతరేకులు బొబ్బట్లు ఇంకా కొన్నిన్నాయ చెప్తానండి రవ్వలడ్డు కొబ్బరితో చేసిన పాలకోవాలు ఏమైనా ఉంటే ఒక రెండు మూడు రకాలు చేయగలరా అండి బెల్లంతో చేసిందాండి బెల్లంతో చెయ్యండి అలాగే బెల్లం బెల్లంతో చేయండి మీకు ఆన్లైన్ సర్వీస్ ఉందా అండి మ్మ్ అవునా మీరు ఎక్కడేక్కడ ఉన్నాారండి మీ హోటల్ బ్రాంచులు అట్లా మాకు ఒక వంద మందికి సరిపోయేటట్టు భోజనము ప్లస్ పూతరేకులు స్వీట్స్ అవన్నీ ఆర్డర్ ఇచ్చాము కదా అవన్నీ కావాలండి ఎప్పటికీ మీరు ఇవ్వగలరు మాకు ఉగాది పండగ రోజుకి కావాలి మా అలాగే పర్లేదండి మీరు ఎలా అంటే ప్యాకింగ్ అలా అంతా ఆకుతో చేస్తారా లేదా ప్లాస్టిక్ అట్లా యూస్ చేస్తారా అండి మంచి ఆలోచన అలాగే మాకు నాణ్యతమైన నూని వాడండి చేసేటప్పుడు అలాగే అండి చక్కెర ఎక్కువ లేకుండా కొంతమంది షుగర్ వల్ల షుగర్ షుగర్తో ఇబ్బంది పడుతుంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా తినగలిగేలా చక్కెర వెయ్యండి చాలు స్వీట్స్ వాటిలోకి అలాగే అండి మీకు మీకు మీకు అడ్రస్ అంత పంపిస్తాను మీకు అడ్రస్ పంపిస్తాము ఆన్లైన్ డెలివరీ చేయండి అలాగే అండి ఏమైనా ఏమైనా తగ్గింపులున్నాయా అండి పండుగ కదా అలాగే అండి ఎంతవుతుందండి ఒక వంద మందికి అయ్యేటట్టు స్వీట్స్ అలాగే భోజన్ అలాగే అండి ధన్యవాదాలండి